ఈ రోజులలో అంతకుముందు పెన్నుతో రాసేవారు కానీ ఈ రోజుల్లో ల్యాప్ట్యాపు లేదా మొబైల్లోనే రాయడం అంటే ఐ మీన్ టైప్ చేయడం చేస్తున్నారు అది ఎలా అంటే ఒక మనకు ఒక అప్పు పత్రము అయినా కూడా దాన్ని మనము మంచిగా దాంట్లో సేవ్ చేసుకునే విధంగా అంటే భద్రపరుచుకునే విధంగా మనము ఒక లాక్ పెట్టుకుని అందులో డాక్యుమెంటేట్ చేసుకొని ఫైల్స్ సేవ్ చేసుకునే విధంగా టెక్నాలజీ డెవలప్ అయ్యింది కాబట్టి అంతకుముందు పెన్నుతో రాసి ఆ పేపర్లను మనము బీరువాలో గానీ అట్ట పెట్టెలో గానీ దాచుకునే విధంగా ఉండేది కానీ ఈ రోజులలో మాత్రం మన హ్యాండ్ మొబైల్లోనే మనకు కావాల్సిన సమాచారం ఎక్కడైనా చూసుకునే విధంగా మనం అమెరికాలో ఉన్నా కూడా అనకాపల్లి సమాచారాన్ని చూసుకునే విధంగా ఈరోజు టెక్నాలజీ మారిపోయింది మనకు కావాల్సిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావచ్చు మన ఫ్యామిలీ డీటెయిల్స్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు పెన్నతో భద్రపరచుకున్న కవితలు రాసినవి కావచ్చు పాటలు కావచ్చు పెన్నుతో రాసి పేపర్లొ రాసి భద్రపరుచుకుంటే అవి ఆ పేపర్లన్నీ మనం ఎలా పెట్టుకోగలం అదే ఈరోజు మొబైల్లో అంత టెక్నాలజీ డెవలప్ అయింది మొబైల్లో ఒకటి మనకు ఫైల్స్ సేవ్ చేసుకోవడానికి ఉంటుంది ఎమ్మెస్ ఓర్డ్ అని ఎక్సెల్ అని ఇలా చాలా రకాల ఫైల్స్ అనేటివి ఇది ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నాయి మనము వాటిపైన తెలుగులో కూడా టైప్ అంటే మనకు కావాల్సిన మనం ఏం రాయాలనుకుంటున్నాం ఒక కవిత రాయాలనుకుంటున్నాం ఆ కవితను కూడా టైప్ చేసి సేవ్ చేసుకునే విధంగా దాని ఎక్కడైనా చూసుకునే విధంగా ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయింది అందుకే ఎక్కువగా మొబైల్లోనే సేవ్ చేసుకుంటున్నాడు ప్రపంచాన్ని అంతా కూడా అంటే మనకు కావాల్సిన సమాచారాన్ని అంతా కూడా అరచేతిలోనే చూసుకునే విధంగా మొబైల్స్ అనేటివి మొబైల్స్ అనే వాటిని ఈరోజు మనకు తీసుకురావడం దాంట్లో సాఫ్ట్వేరు ఇన్స్టాల్ చేసి పెట్టే విధంగా ఉంది అందుకు అంతగా మారిపోయింది